మా తోటలో నాటడానికి మొక్కలను మా ఊరి పక్కన ఉన్న సిటీకి వెళ్ళి తెచ్చుకుంటాము అక్కడ రకరకాల మొక్కలు లభ్యమౌతాయి నేను సహజంగా గులాబి మొక్కలను సన్న జాజి మొక్కలను కనకాంబరాలు అలాగే మందార మొక్కలను ఎక్కువగా ఇష్టపడుతాను నేను ఎప్పుడు పట్టణానికి మా ఊరు పక్కన ఉన్న టౌన్కి వెళ్ళినా పూల మొక్కలు ఏదో ఒక విధమైన చామంతి మొక్కల్లాంటివి కానీ తెచ్చుకోవడానికి ఇష్టపడుతాను నేనూ మా అమ్మ కలిసి ఆ మొక్కలను మా పెరటిలో నాటుతాము రోజూ వాటికి నీళ్ళు పోస్తూ చాలా చక్కగా చూసుకుంటాము అలాగే అవి విరిచిన తరువాత మేము తలలో పెట్టుకోవడానికి వాటిని కోసి మాలలు కట్టి తలలో పెట్టుకుంటాను ఇలా చేయడం నాకు ఎంతో ఇష్టం పూల మొక్కలను పెంచడము అనేది కూడా ఒక విధమైన ఆనందాన్ని కలిగిస్తుంది